అరిసెలు నాకు కూడా రాకపోవు కాని ఆల్లీళ్ళను బట్టి ఇబ్బంది పడి నేను నేర్చుకున్న ఇప్పుడు మాజేయొత్తాయ్ నాకు అరిషెలు పిండి దంచాలి దంచి ఆనకం పట్టంగా బాగా సెమయితయి దాన్ని జిట్టి తగిలిన కరాబు అవుతాయి జిట్టి మంచిగున్నాగాని ఏం గాదు మంచిగా ఉండాలని నేను నేర్చుకున్న అరిసెలు జేయత్తది నాకు అరిషెలు జేయత్తది గారెలు జేయత్తది గారెలంటే ఇంక పిండి పిసికి అటుగా పప్పు పోసి వొత్తుడే కానీ అరిసెలు అయితే మంచిగా జేయత్తది అరిసెలు జేయత్తది ఇగ ఏం గాదు కాని మంచిగానే జేయత్తది ఇప్పుడు కిలో అయినా చేస్తా రెండు కిలోలయినా చేస్తా ఐదు కిలోలైనా చేస్తా అరిసెలు పానకం పట్టి పిండి దంచి పానకం పట్టి చేస్తా మంచిగా యాలక్కాయలు వేస్తా అందులో వేసి కురకపొడి వేసి చేస్తా మంచిగా ఉంటాయి ఇంకా చెప్పాలా ఇంకా లడ్డులు అంటే చేయరాదు నాకు కాని చేసే వాళ్ళు చేస్తారు వాళ్ళు మంచిగా చేస్తారు కాని నాకు చేయరాదు లడ్డూలు అరిసెలు నువ్వు ఎట్లా చేయమంటే అట్లా చేసి పెట్టమంటే పెడతా అరిసెలు పెడ అరిసెలు చేస్తా పిండి దంచాలి దండిగాని అరిసెలు చేస్తా